హలో నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మాది హోల్సేల్ షాపండి మాది మెడికల్ షాప్ మాది మేము సార్

ఓకే అండి సార్ మా దగ్గర మెడిసిన్స్ ఉంటయ సార్ మాది మెడిసిన్ మెడికల్ ఫీల్డు సన్ఫార్మా ర్యాన్బాక్సీ అవి ఉంటాయండి మాములుగా మేము థర్టీ పెర్సెంట్ ఇస్తామండి దాంట్లో కస్టమర్కి వచ్చి ట్వెంటీ పెర్సెంట్ ఇవ్వాలి మీకు టెన్ పర్సెంట్ ఉంటుందండి

అదే సార్ మనకి టార్గెట్స్ అవి ఉంటాయి టార్గెట్స్ కనుక కంప్లయింట్ చేస్తే కంప్లీట్ చేస్తే మీకింకో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది

తర్వాత మనకి మాములుగా ఇవన్నీ ఉంటాయండి ట్రావెలింగు ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వస్తయ మనకి మీకు సార్ టా టార్గెట్టు పూర్తిచాస్తే మీకు

ప్రోడెక్టూ అది వన్ మంత్ క్రెడిట్ ఉంటుంది సార్ క్రెడిట్స్ ఉండవు కానీ టార్గెట్స్ పూర్తిచేస్తే కనుక ఫైవ్ పర్సెంట్ ఇన్సెన్సిటివ్ అయి ఉంటాయండి అదే

అవీ రిటర్న్ తీసుకుంటాం సార్ ఇబ్బందేముండదు దాంట్లో ఓకే సార్ అయితే